నేను మా ఇంట్లో వంటలు చేసినప్పుడు ఒక్క సారి నాకు ఒక అనుకూలమైన సంగటి సంఘటన జరిగింది ఆ సంఘటన వలన నేను చాలా నెలలు బాధపడ్డాను ఎందుకంటే ఆ రోజు మేము చుట్టాలొస్తున్నారని చెప్పి ఇంట్లో వంట చేద్దామని చెప్పి ఆ అంటే గారెలు బూరెలు ఇట్లాంటివి చేద్దామని చెప్పి నూనె కాగపెట్టి అందులో ఉంచాను కాగిన నూనె చాలా వడ్లు అన్ని వేసి తీసిన్నూనె లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా

అది ఆయిల్ వచ్చి నా కాళ్ళమీద పడిపోయింది వేడి వేడి ఆయిల్ నా కాళ్లనేవి చాలా విపరీతంగా అది వెంట వెంటనే బొబ్బలొచ్చేసి చాలా దారుణంగా అయిపోయింది నా కాలు ఆ టైమ్ అది ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా అది తగ్గలేదు అది మచ్చలు ఇప్పటికి కూడా ఉంటాయి ఆ కాలిన మచ్చలు ఆ ఇంకా అది కాల తగిలిన ఫస్ట్ టూ త్రీ మంత్స్ కూడా నేను నడవలేకపోయేదాని చాలా రెస్ట్ అదే బెడ్ రెస్టే తీసుకున్నా ఆ టైమ్లో ఆ సంఘటనైతే నాను నేను మర్చిపోలేను ఈ సంఘటన అది వంట విషయంలో చూస్తే